నాకు ఇష్టమైన ఆహారాలు చాలా ఉన్నాయి అందులో ఒకటి చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం రెండు బీరకాయ కూర అంటే చాలా ఇష్టం బీరకాయ కూరలు చాలా ఇష్టంగా తింటాను మరియు చికెన్ బిర్యాని చాలా ఎక్కువగా తింటాను అందువల్ల బయటికి వెళ్ళకుండా మా ఇంట్లోనే నా భార్య చేత వండించుకుని చికెన్ బిర్యానీ కలిసి తింటాం అంతేకాకుండా బీరకాయ కూర మా తల్లిగారి చేత వండించుకుని తింటాను కాబట్టి నాకు బిర్యానీ బీరకాయ కూర అంటే చాలా ఎక్కువగా ఇష్టం